నమస్తే అండి నా పేరు రజిని నేను ఒక అరగంట క్రితం మీ ట్యాక్సీలో ప్రయాణం చేశాను అయితే ఆ ట్యాక్సీలో నేను నా పర్స్ని మర్చిపోయాను దయచేసి ఆ పర్సు జగ్రత్తగా మీ దగ్గర ఉంచండి ఇప్పుడు ఆ ట్యాక్సీ ఎక్కడ ఉందో మీరు నాకు కొంచెం అడ్రస్ చెప్తే నేను ఆ ట్యాక్సీ దగ్గరకు వచ్చి నా పర్సు తీసుకుంటాను దయచేసి అప్పటి వరకు మీరు ఆ పర్సుని జాగ్రత్తగా ఉంచండి లేదంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్న అడ్రస్ని మీకు చెప్తాను మీరు తిరిగి వచ్చి నా పర్స్ని నాకు అందచేయాలని కోరుకుంటున్నాను